మా ఇంట్లో ఎక్కువగా వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కంప్యూటర్ మైక్రోవేవ్ ఏసి వీటిలో టీవీ ఎక్కువగా వినోదం కోసం వాడతాము అండి స ఎంటర్టైన్మెంట్ కోసం కూడా వార్తలు చూసేందుకు వాడతాము వాషింగ్ మిషన్ దుస్తులు తొందరగా ఉతికేందుకు సమయం ఆదా చేసేందుకు ఉపయోగపడుతుంది ఫ్రిడ్జ్లో ఆహార నిలవ ఉంచటానికి శీత శీతలపరిచేందుకు వాడతాము కంప్యూటర్ను పని కోసం చదువుకోవడానికి ఉపయోగిస్తాము మైక్రోవేవ్ ఫుడ్ వేడి చేసేందుకు బెగ్గింగ్ చేసేందుకు ఉపయోగిస్తాము ఇవన్నీ మాకు అవసరాన్ని బట్టి సౌకర్యం కోసం కొన్నాము ఆధునిక జీవన శైలి కోసం ఇవి అవసరమే అనిపించి అవసరమైనప్పుడు కొనుగోలు చేస్తూ చేసాము